నమస్తే సార్ అవునండి అవునండి ఏం సార్ బాగా చదువుతున్నాడా అండి మా అబ్బాయి

అదే పంపిస్తున్నామండీ స్కూల్కి రోజూ వచేస్తున్నాడని చెప్తున్నాడండి ఇంటికాడేనండి ఏమో ఇంటికాడ మేడం బుక్స్ తీసి చదువుతున్నాడండి ఎప్పుడు ఇచ్చారండి ప్రోగ్రెస్ కార్డు ప్రోగ్రెస్ కార్డ్ ఎప్పుడు ఇచ్చారండి నాకు తెలీదండి

ఇంటికాడకి వస్తున్నాడండి పుస్తకాలు తీసుకుంటున్నాడు చదువుకుంటున్నాడండి ఏమో

ఆ అబ్బాయి ఏం చెయ్యడండి కుదురుగానే ఉంటాడండి ఇంటికాడ మరి

సరే అండి తీసుకోస్తామండీ సరే అండి లేదండి వాడత్నా లేదండి ఉన్నాయండి ఇంటికాడ సరే అండి